భారతీయ విద్యావిధానం ఎలా ఉంది అంటే ఇటీవల కొత్త విద్యావిధానం అంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఈ భారతీయ విద్యావిధానంలో రెండు రొ రెండు రకమైన రెండు రకముల పాలసీస్ ఉన్నాయి అంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ఎలిమెంటరీ స్కూల్స్ అండ్ ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం స్కూల్స్ ఎడ్యుకేషన్ పాలసీస్ కానీ కొంచెం డెవలప్ అయినాయి టౌన్స్లో సిటీస్లో విజి విలేజెస్లో ఇలా అంగన్ అంగన్వాడి స్కూల్స్ కూడా ఎక్కువగా డెవలప్ అయినాయి అంగన్వాడి స్కూల్స్లో త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ బేబీస్ జాయిన్ అవుతారు ఆ త్రీ అప్పుడు ఫస్ట్ క్లాస్ లోపు వాళ్ళకి ఆల్ఫాబెట్స్ అంటే ఏ బీ సి డీలు కానీ వన్ టూ త్రీలు కానీ చిన్న చిన్న వర్డ్స్ కానీ ఏమన్నా ఉంటే వాళ్ళకి నేర్పిస్తాము రాపిస్తాము ఇలా ఇలాంటివి చేయించి వాళ్ళని వాళ్ళని చదివించి ఇలాగ తరువాత వేరే స్కూల్ అంటే పై హైయర్ స్కూల్స్కి పంపిస్తారు అలా సిక్స్ ఇయర్స్ బేబీకి ప్రాధమిక విద్యా స్కూల్స్ అని వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రాధమిక విద్యా స్కూల్స్ ఇలా పంపించి వాళ్ళకి ఇక్కడ నేర్చుకున్నవి అంటే ఏ బీ సి డీలు కానీ వన్ టూ త్రీలు ఇక్కడ నేర్చుకున్నవి వాటి నుంచి వాటి నుంచి ఇంకా ఎక్కువ ఎక్కువగా హయ హైయర్ స్టడీస్కి పంపించి నేర్చుకుని అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ హై స్కూల్కి అంటే సిక్స్త్ టు టెన్త్ ఎస్ఎస్సీ అంటే సెకండరీ స్కూల్స్ అలా హై స్కూల్ విదా విద్యావిధానం ఇలా మనకు డెవలప్ అయ్యింది ఇలా ఈ హై స్కూల్ ఈ స్కూల్ చదివిన తర్వాత ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడెట్లో మనకి సబ్జెక్ట్ సెలెక్షన్ ఉంటాయి అలా లైక్ ఎంపీసీ బైపీసీ అగ్రికల్చర్ అని ఇలా వేరు వేరుగా మనం ఈ ఇంటర్మీడియేట్ నుంచి మనం ఏ ఏమి చదవాలి అనుకుంటున్నాం అని డివైడ్ అయ్యి వెళ్తాం ఎలా డాక్టర్ అవ్వాలా లేతే ఇంజనీరింగ్ అవ్వాలా లేతే లాయర్ అవ్వాలా అని ఇలా మనం ఇంటర్మీడెట్లో ఇది తీసుకుని సెలెక్ట్ చేసుకుని అలా ఆ గ్రూప్ తీసుకుని వెళ్తాం తర్వాత అవి చేసిన తర్వాత ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ కాలేజెస్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేసి ఇలా మనం చేసి మనం ఆ సర్టిఫికేట్ తీసుకుని తర్వాత మనం ఏమి కావాలి అనుకుంటున్నాం అని చెప్పి వాటిలోకి వెళ్తాం ఈ డిగ్రీ చేసిన తర్వాత కూడా మనం యూనివర్సిటీలో రిసెర్చ్ రీసెచెస్కి వెళ్తాం ఐఐటీ అని ఐటీ ఐఐఎంఎం అని ట్రిపుల్ ఐటి అని ఇలా చేసుకుని వేరే వేరే యూనివర్సిటీ పెద్ద పెద్ద యూనివర్సిటీలోకి వెళ్ళి చదవుకొని మంచిగా సెటిల్ అవ్వ అవుతాం ఇప్పుడు వచ్చిన విద్యావిధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కొంచెం కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది త్రీ త్రీ ఇయర్స్ నుంచి థర్డ్ క్లాస్ వరకు అంగన్వాడి స్కూల్స్లో అంగన్వాడి స్కూల్స్లో జాయిన్ చేపిస్ జాయిన్ చేయించాలని చదవటం నేర్పిస్తాం కానీ రాయటం నేర్పిస్తాం కానీ చెపిస్ ప్రాధమిక విద్య అంతా దాంట్లోనే తరవా తరవాత మ మాతృభాషలో చెప్తాం కానీ ఇలా అ అంగన్వాడి స్కూల్స్లో చెప్తున్నారు ఆ తర్వాత ఫోర్త్ క్లాస్ నుంచి ట్వల్త్ క్లాస్ అంటే ప్లస్ టూ క్లాస్ హై స్కూల్ విద్యావిధానం మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అని వీటిలో ఫోర్త్ నుంచి టెన్త్ తరువాత ప్లస్ టూకి చెప్తారు తర్వాత వచ్చిన దాంట్లో ఇప్పుడు ఈ విద్యావిధానంలో డిగ్రీ ఫోర్ ఇయర్స్ చేసారు ఒకొక్క ఇయర్కి టూ సెమిస్టర్సు ఆ సెమిస్టర్ వన్ సెమిస్టర్ వచ్చి సిక్స్ మంత్స్ జరిగుద్ది ఆ సిక్స్ మంత్స్లో మనం మన సెమిస్టర్ రాసి పాసు వెళ్తాం ఇలా అంగన్వాడి స్కూల్స్ కూడా చాలా సవాళ్ళు ఎదుర్కుంటున్నాయి అంగ అంగన్వాడి టీచర్లకి వర్క్ పెరగడం ఇలా వాళ్ళు వాళ్ళు పిల్లలు పెరగటం ఇలా పెరుగుతుండగా పిల్లలు ఇలా అంగన్వాడి స్కూల్స్లో ఫెసిలిటీస్ అన్నీ తగ్గిపోవడం ఈ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకపోవడం టీచర్లు లేట్గా రావడం అంగన్వా ఇలా ఫుడ్ కానీ మధ్యాహ్నం కానీ ఫుడ్ కానీ ఇలా లే మంచిగా లేకపోడం ఎలిమెంటరీ స్కూల్ ఇలా అంగన్వాడి స్కూల్స్ని ఎలిమెంటరీ స్కూల్స్గా చేసి ఇలా పా ఇలా ఈ విద్యావిధానం చెడిపోతుంది అలాగే హై స్కూల్లో కూడా మే ఇన్ సరై సరైన క్లాస్లు క్లాసుల్లో బెంచులు సరిగ్గా లేకపొవడం బోర్డ్లు క్లాసులు నీట్ క్లాసులు నీట్గా లేకపోవడం ఇలా కొన్ని చాలా జరుగుతున్నాయి కరికులం మేము ఇంగ్షీషు ఇంగ్షీష్ నేర్పిస్తామని స్టే స్టేటు సిబీఎస్సీ ఐవీఎస్సీ ఇలా ఇలా ప్రైవేట్ స్కూల్లో ఇంగ్షీష్ నేర్పిస్తామని అంగన్వాడిలో ఓన్లీ తెలుగు అని ఇలా చాలా డివైడ్ డివైడ్గా చేసి ఇన్ ఇంగ్లీషు నేర్పిస్తామని చెప్పి అలా హైయ్యర్ స్కూల్స్కి పంపించేసుకున్ పంపిస్తున్నారు ఇలా ఈ విద్యావిధానం ఇలా ఇలా ఈ విద్యావిధానం అభివృద్ధి చెందుతుంది ఈ విద్యావిధానం ఇలా ఉంటుంది థ్యాంక్ యూ